పాఠశాలలో బోధన చేసే ఉపాధ్యాయులకు బీఈడీ అవసరమైన అర్హత అవుతుందా అని అడిగితే అవసరం అని నేను అంటాను ఎందుకంటే పాఠశాలలో బీఈడీ చేసిన ఉపాధ్యాయుల ద్వారా బోధించడం అనేది చాలా అవసరం ఎందుకంటే బీఈడీ అనేది టీచర్స్ ట్రైనింగ్ లాంటిది విద్యార్థులకు బోధించాలంటే వారి యొక్క మనస్తత్వాన్ని కానీ పిల్లల సైకాలజీ ద్వారా కానీ మాత్రమే బోధించగలుగుతారు టీచింగ్ మెథడ్స్ ద్వారా బోధించగలుగుతారు అనగా ఏ క్లాస్ వారికి ఎలా బోధించాలి వారి వారి మనస్తత్వాన్ని బట్టి చెప్తారు వారికి ఏ విధంగా నేర్పిస్తే అర్థమవుతున్నది అనేది మీరు ట్రైనింగ్ పీరియడ్లో నేర్చుకొని అవగాహన ద్వారా మాత్రమే పిల్లలకు నేర్పించగలుగుతారు టీచింగ్ మెథడ్స్లో సబ్జెక్ట్ని బట్టి ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ తెలుగు హిందీ ఇలా భిన్నమైన సబ్జెక్ట్స్ ఉంటాయి ఎవరి సబ్జెక్ట్ను బట్టి వారికి బోధించడానికి వారు బీఈడీలో వారి వారి గ్రూపును బట్టి సబ్జెక్టుని ఎంచుకొని ఎగ్జామ్ రాసి ప్రిపేర్ అయ్యి వారి ద్వారా అర్హత సాధిస్తారు బీఈడీ చేసిన వారికి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్లో వారికి ఎలా చెప్పాలో వారికి ఎలాంటి మెథడ్స్ చెప్తే వారు త్వరగా అర్థం చేసుకుంటారో అనే విషయాల్ని ఈ ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళు నేర్చుకుంటారు దీనిని అప్రెంటిస్ అంటారు బీఈడీ ద్వారా టెట్ డిఎస్సి ద్వారా క్వాలిఫై అయ్యి మీరు ఎగ్జామ్స్ ద్వారా ఎంపిక చేయబడతారు ఎగ్జామ్స్లో అర్హత సాధించిన వారు మాత్రమే టెట్ డిఎస్సికి క్వాలిఫై అయ్యి ఎంతో కష్టపడి చదివి విద్యార్థి స్థాయి నుండి టీచింగ్ స్థాయి వరకు ఎదగడానికి చేసే ప్రయత్నంలో ఎన్నో విధాలుగా విద్యా విధానంలో ప్రతి సబ్జెక్ట్ని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకొని బోధిస్తారు ఈ విధంగా పిల్లలకు బోధించడం ద్వారా పిల్లలు స్కూల్స్లో వారు నేర్చుకున్నది ఎప్పటికీ మర్చిపోరు వారి సైకాలజీ ప్రకారం చెప్పడానికి నేర్చుకునే విధానంలో బోధకులు బీఈడీ ద్వారా మాత్రమే ట్రైనింగ్ పొందగలుగుతారు కాబట్టి స్కూల్ స్టేజ్లో కానీ కాలేజ్ స్టేజ్లో కానీ వీరికి బోధించడానికి బీఈడీ టీచర్స్ ఎంతో పరిపక్వత చెంది బోధన నేర్చుకొని టీచర్స్గా మారడానికి ఎంతో సమయం పడుతుంది వీరు ఎంతో అవగాహనతో మాత్రమే పిల్లల తప్పులను సరిదిద్దుతు వారికి బోధించడం ద్వారా స్టూడెంట్స్ ప్రయోజకులు అవుతారు ఈ బిఈడీ చదవడానికి చదివే క్రమంలో వారు యూనివర్సిటీ ద్వారా ఎగ్జామ్స్లో అర్హత సాధించిన తరువాత మాత్రమే గవర్నమెంట్ ప్రకారం వారు ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులు అయినాక మాత్రమే బీఈడీకి అర్హత సాధిస్తారు కాబట్టి వారు తప్పు ఒప్పుల్ని తెలుసుకుంటు ట్రైనింగ్ పీరియడ్ను పూర్తి చేసుకొని టీచర్స్గా ఎదగడానికి ఎంతో సమయం పడుతుంది వారి జీవితంలో వారు తెలుసుకున్న ఒడిదుడుకుల్ని విద్యా విధానంలో నేర్చుకున్న మెలుకువలని పిల్లలకు నేర్పించడానికి బీఈడీ వీరికి చక్కగా ఉపయోగపడుతుంది అలా బీఈడీ చేసిన ఉపాధ్యాయులు ద్వారా బోధించగలిగే బోధించడం ద్వారా పిల్లలకు ప్రతి సబ్జెక్ట్లోని మెలుకువలు తెలుసుకోవడానికి బాగా అర్థమవుతుంది ప్రతి సబ్జెక్ట్లోని అర్థమయ్యే విధానాన్ని వీరు వీరి చదువుకున్న బీఈడి సబ్జెక్టు ద్వారా తెలుసుకోగలుగుతారు కాబట్టి